చెప్పండి అవునా మ్యామ్ అవునా అండి ఇది కాక ఏదైనా

జనరల్గా మీరు ఏదైనా క్రీమ్ని వాడుతున్నారా అవునా

ఐ తింక్ మీ మీ స్కిన్కి అది సెట్ అవ్వలేదు అనుకుంటానండి అంటే ఇప్పుడు అది వాడి ఎన్ని రోజులు అవుతుంది ఇది మంచిది అందుకే కాదండి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూ చెయ్యాలండి మీరు అదే సడన్గా కొన్ని మంత్స్ వాడేసి అలా వదిలేసారంటే అండి ఇక్కడ మేమైతే న్యాచురల్ పదార్థాలతోనే తయారు చేసాము దీన్నైతే కెమికల్గా టెస్ట్ కూడా చేసారు మా ప్రోడక్ట్ వల్ల ఏదీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఆర్ఆర్ భవన్లో ఉంటుంది మీరు మమ్మల్ని వచ్చి మీట్ అయ్యి తీసుకోవచ్చు లేకపోతే మేము ఒక నెంబర్ చెప్తాము మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెడితే అది మీ ఇంటి వరకు వచ్చి ఆర్డర్ ఇస్తారు మ్యాడమ్ దానికి కూడా ఉంది దానికి కూడా ఒక క్రీమ్ అనేది వస్తుంది దాని క్రీమ్ అండి అన్నీ ఉంటుందండి దాన్ని అంటే మీరు అది క్రీమ్ అంతా ఒక స్క్రబ్ ఉంటుందనమాట ఆ స్క్రబ్ని వాడాక కొంచెం కూల్ వాటర్ అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న కూల్ వాటర్తో ఫాస్ట్గా మొఖం మీద మసాజ్ చేసినట్టు చెయ్యాలండి మనం ఎలా పడితే అలా మొహాన్ని ఇలా ఇలా చేయకూడదు స్కిన్ని చెప్పండి అంటే మీకు దానివల్ల ఇప్పుడు అంటే కొంచెం వాడి వదిలేసారు కదా ఇప్పుడు మా ప్రోడక్ట్ని మీరు కొనుక్కుంటున్నారు కదా చాలామంది మా ప్రోడక్ట్ని కొనుక్కున్నారు ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేదని చెప్పారు ఐ హోప్ మీకు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటున్నాను మీరు మా మా ప్రోడక్ట్ని వాడాలి అనుకుంటున్నారు అయితే మీరు ఆర్డర్ పెట్టండి అది మీ ఇంటికి వస్తుంది దాన్ని ఎలా వాడాలి ఏం చెయ్యాలి అనేది దాని మీద ఉంటుంది దానికి చాలా స్టెప్స్ ఉంటాయి కొన్ని స్టెప్స్ ఉంటాయి దాన్ని ఫాలో చెయ్యండి ఏం చేసినా కూడా సాఫ్ట్గా చెయ్యాలండి మనము స్కిన్ కదా హార్డ్గా చేయకూడదు సో మొహమంతా రెడ్ అయిపోతుంది లేదా పింపుల్స్ రావడం గానీ ఇలా జరుగుతుంటాయి కొంతమందికి టెంపరేచర్ టెంపరేచర్ వల్ల కూడా అలా వస్తుంటుంది ఏజ్ బట్టి టెంపరేచర్ బట్టి అందుకనేసి ఆ మాల అయితే న్యాచురల్గా మేమే ఆ తోటలో పండించిన దానితోనే చేసాము దానివల్ల ఏది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు మీరు మా ప్రోడక్ట్ని ఒకసారి వాడి చూడండి దాని రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి మాకు ఒకసారి మీరు మా ఇక్కడికి వస్తే మేము మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తాము మీ స్కిన్ ఎంత డ్రైయా లేకపోతే ఏంటి అనేది మొత్తం చూస్తాము మీరు ఇక్కడ ఒకసారి మమ్మల్ని ఒక్కసారి ఇక్కడ వచ్చారంటే మేము మిమ్మల్ని ఫుల్గా చెక్ చేస్తాము ఒకసారి అడ్రసా అండి ఇక్కడ చానా బ్రాంచెస్ ఉన్నాయి నేను మీకు అడ్రస్ పెడతానండి మీ నియర్ ప్లేస్లో ఒక ఒక బ్రాంచ్ ఉంటుంది ఆ బ్రాంచ్కి నేను అడ్రస్ పెడతాను నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను సరే అండి మీరు ఆర్డర్ పెట్టండి నేను మీకు పంపిస్తాను నెంబర్ అవన్నీ మీరు తీసుకోండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా మా ప్రోడక్ట్ని వాడి దాని రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి త్యాంక్ యూ అండి త్యాంక్ యూ సో మచ్ అండి అండి